తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం తేలిక పాటు మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది వేసవికాలం మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది దీన్ని తట్టుకోవడం చాలా కష్టం ఇది చాలా వేడిగా ఉంటుంది సామాన్య ప్రజలు చాలా దీన్ని తట్టుకోవడానికి ఎన్నో బాధలు పడతారు ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది ఇది చాలా తేమగా ఉంటుంది నెలకు సగటు రెండు వందల మీటర్లు మిల్లీమీటర్లు మిల్లీ మీటర్ వర్షపాతం ఉంటుంది శీతాకాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది ఈ ఈ శీతాకాలం నాకు చాలా ఇష్టం ఇది చాలా చల్లగా ఉంటుంది ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది కఠినమైన వేసవి వరదలు కరువు మరియు కఠినమైన శీతాకాలం అనుభవం చాలా కష్టంగా ఉంటుంది